హలో మేడం అదే మేడం నేను బియస్సీ ఎంపీసీఎస్ చేశాను నాకు కెరీర్ ఆపర్చునిటీస్ అది ఎలా ఉంటాయి ఎంటి నేను ఏం చెయ్యాలి అన్నది మీకు అడిగి తెలుసుకుందామని ఫిజిక్స్ మేడం మ్యాథ్స్ కెమిస్ట్రీ గవర్నమెంటే

అవును మేడం ఓకే మేడం నాది స్పెసిలైజేషన్ కంప్యూటర్సే మేడం ఓకే మామ్ అవును మేడం ఓకే మేడం నేను ఇంగ్లీషు హిందీ తెలుగు బాగా మాట్లాడతాను మేడం ఓకే మేడం మీ దగ్గర ఏమైనా కోర్సుల్లో అది జాయిన్ అవచ్చా మేడం అంటే కోచింగ్ అవి ఏమైనా నాకు షార్ట్ టర్మ్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాను మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం అయితే నేను డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అవుతాను మేడం టూ థౌజండ్ ట్వెంటీ టూ మేడం సరే మేడం నేను ఓకే మేడం ఓకే ఓకే ఓకే మేడం వస్తాను మేడం నేను ఓకే థ్యాంక్ యూ మేడం